తర్వాత ఏ టైంకి మీకు అంటే మనీ మీ అకౌంట్లలో పడుతుంది అనేది వాళ్ళు మాకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది చాలా టైం పెట్టి విసిగించే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు చాలావరకు అయితే పంటలు ఉత్పత్తుల అమ్మకంలో మధ్యవర్తులు చాలా కొంతమంది హెల్ప్ఫుల్గా ఉంటారు కొంతమంది దోపిడి చేసే ప్రయత్నాలు చేస్తారు ఇంకా పంటలు పండించే ఇది పత్తి కాని వడ్లు కాని అమ్మకంలో చాలా వరకు సాధ్యమైనంత వరకు మంచిది దిగబడలే ఉంటాయి మధ్యవర్తులు అనేవాళ్ళు చాలా వరకు సహాయం చేస్తారు కొంతమంది దోపిడి చేసే వాళ్ళు కూడా ఉంటారు సో ఇంకా కొన్ని రేట్ల విషయంలో కూడా ఒక్కొక్కరు ఒక్కో రేట్లు చెప్పే విధంగా ఉంటారు సరైన రేటు విషయంలో అయితే చాలామంది తక్కువ ఉంటారు కరెక్ట్ రేట్ చెప్పి తీసుకువచ్చేవాళ్ళు ఎక్కువ ఎక్కువ తక్కువ అనే రేటింగ్లోనే ఉంటుంది చాలావరకి ఆన్లైన్ రేట్ చూసుకొని కాని మళ్ళీ ఇంకా పాత ఖాతాదారులను చూసుకొని కాని రేటింగ్ చేసుకోవడం జరుగుతుంది చాలా వరకు సహాయం చేస్తారు